హలో హలో చెప్పండి మేడం నమస్తే అండి

అవునండి ఇది టూ వీలర్ రెంటల్ కంపెనీయే మీకు ఏ వీల్ మీకు స్కూటీ బైక్స్ ఏమైన ఇక్కడ రెంట్కి దొరుకుతాయి మీ ఆధార్ కార్డ్ ఐడీ అవి మాకు ప్రూఫ్గా ఇవ్వాలి ఆధార్ని బేస్ను బట్టి రెంట్గా ఉంటుంది ఓకే ఉన్నాయి మేడం ఉన్నాయి

సెండ్ చేస్తాం అండి ఇది మీ వాట్సప్ నంబరా అయితే టూ డేస్కు అయితే మీరు కొంత అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది అండి మీ ఐడీ ప్రూఫ్స్ అవన్నీ కావాలి మాకు లైక్ ఆధార్ కార్డ్ మీ నంబర్ అండ్ అడ్రస్ అవన్నీ కావాలి నేను ఫుల్ డిటెయిల్స్ మీకు వాట్సప్ చేస్తాను

చేస్తాం అండి ఫోర్ వీలర్స్ ట్రావెలర్స్ అవన్నీ మేము రెంట్కి ప్రొవైడ్ చేస్తుంటాము ప్లస్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి కూడా మేము ప్రొవైడ్ చేస్తాము సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా అవేలబుల్ ఉన్నాయి మా దగ్గర ఓకే అండి తప్పకుండా సెండ్ చేస్తాం థ్యాంక్ యూ